వినాయకుడు విగ్రహం తయారు చేయాలి అని అనుకున్నాము దానికోసం మట్టిన సిద్ధం చేసుకున్నాం ఎందుకంటే కెమికల్స్ లేకుండా వాతావరణ కలుషితం అవ్వకుండా ఉండాలని ఆ మట్టితో కేవలం మట్టితో చేయాలని అనుకున్నాను దానికోసం మట్టిని సిద్ధం చేసుకున్నాం ఆకులు పత్రాలు కేవ ఆకులతో మట్టితో చేయాలని అనుకున్నాం అవి చాలా కష్టపడ్డాం అన్నమాట చేయడానికి ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు చాలా వరకు కష్టపడి వినాయకుడి విగ్రహాన్ని చేయడం చేసాము తర్వాత దానికి రంగులు అంటే కలుషిత ఉండే రంగులు వాడకుండా పువ్వులు ఆకులతో పసర్లు చేసి దానికి పూసాము ఆహ అవి ఆకులు పువ్వులు పచ్చ రంగు ఎరుపు రంగు పువ్వులతో కేవలం పువ్వులతో మేము ఆ విగ్రహాన్ని తయారు చేశాను చాలా కష్టంగా పడాము చాలా శ్రమపడి ఆ విగ్రహాన్ని తయారు చేశాం ఫస్ట్లో చేయగలమా లేదా అని కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి వచ్చింది ఎంత కష్టమైనా సరే చేయాలని మనసులో అనుకొని మనసులో ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నాం వాతావరణంలో అనేక రకాల కెమికల్స్ కలిసిన క రంగులు వాడుతున్నారు కాబట్టి వాతావరణ కాలుష్యం వస్తుందని ఏమైనా రంగులు కలవకుండా కెమికల్స్ ఉన్న రం కలర్స్ లేకుండా చేయాలని న్యాచురల్గా వినాయకుడిని తయారు చేసుకున్న మట్టి వినాయకుడిని